హలో నమస్తే అండి రాజశేఖర్ ట్రావెల్స్ ఏజెంట్ అండి అదే ఏమి లేదండి మా ఫ్యామిలీ అందరం కలిసి మేము గోవా ట్రిప్ వేద్దాం అని అనుకుంటున్నాం అదే మా ఫ్యామిలీ అందరం కలిసి గోవా ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాం అండి అంటే మొత్తం గోవా ఆక్చువల్గా గోవాకి వెళ్ళడానికి ఒక మనిషికి ఎంత బడ్జెట్ పడుతుంది అండి ఫైవ్ థౌజండ్ ఓకే అండి అయితే అంటే మే మా ఫ్యామిలీ అందరం కలిసి మేము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటాం ఓకే అండి అంటే ఎంత ఎంత పర్సంట్ డిస్కౌంట్ ఇస్తారు అండి ఓకే అండి అంటే ఒక మాములుగా ఫిఫ్టీన్ మెంబెర్స్కి ఎంత అవుతుంది అండి ట్రిప్కి మొత్తం ఓకే అండి అయితే ఏమిలేదు అంటే ఓన్లీ ట్రావెలింగ్కి అమౌంటా అండి లేకపోతే ఫుడ్డు బెడ్ ఇవన్నీ మొత్తం కలిపి వేయించుకోవడానికా అన్నింటికి రూమ్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా అండి మాకు కా అంటే ఫిఫ్టీన్ మెంబర్స్లో మాకు కొంచెం ఏజ్డ్ పీపుల్స్ ఉన్నారు అండి కొంచెం ఏజ్డ్ పీపుల్స్ అంటే అదే వాళ్ళ కోసం సెపరేట్గా మాకు అంటే వాళ్ళకి ఎక్కువ బ్యాక్ పెయిన్ రాకుండా ఇప్పుడు రెక్లెయినర్ పొజిషన్లో వచ్చినవి వస్తున్నాయి కదండి అలాంటివి ఒకటి మాకు కావాలండి ఓకే అండి అంటే మేము వెళ్తున్న డేట్ వచ్చి ఈ మంత్ ఎండింగ్ అండి ట్వంటీ ఎయిత్కి స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాం మీకు ఆ టైమ్లో మీకు ఓకే కదండి మాకు ప్రొవైడ్ చేయడానికి ఓకే అండి ఓకే అండి సరే అయితే మీకు మేము ప్రొవైడ్ అంటే మీరు మాది బుక్ చేసుకోండి ఫిఫ్టీన్ మెంబర్స్కి ఫుడ్ మొత్తం మీరు అరేంజ్ చేసుకోవాలి ట్వంటీ ఎయిత్కి ఓకేనా అండి థాంక్స్ అండి